మా పిల్లలు సెలవు రోజున మా పిల్లలకి చాలా ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాలి అని అడుగుతారు మేము కూడా అక్కడికి వెళ్తాము అది బీచ్ బీచ్ ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు అందరికి బీచ్ అంటే ఇష్టమే పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ స్నానం చేయడం అక్కడ ఫుడ్ ఏమైన ఉంటే అక్కడ ఫుడ్ తినడము అవన్నీ అక్కడ అక్కడికి వెళ్ళడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టము అక్కడికి వెళ్ళి మేమందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాము స్నానం చేసి ఆడుకుంటాము మట్లో ఏ ఇసుకతో ఇల్లు కట్టడం కొండలు కట్టడం ఇట్లాంటివన్నీ చేసుకుంటాము చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు